ఆ అవును ఆ చెప్పండి మేడం ఆ ఓకే ఎవరు ఏ రోజు రావాలనుకుంటున్నారు మీరు తెలంగాణకు ఆ ఓకే మేడం అట్లాగే అంటే మీరు ఎప్పుడు రా ఎప్పుడు అంటే అప్పుడంతలో అప్పుడు టికెట్స్ కన్ఫామ్ కావాలంటే కొంచెం ప్రోబ్లం అవుతుంది మేడం ఎందుకంటే చాలా మంది ట్రైన్లో ప్రయాణం చూస్తుంటారు కదా ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు రేపు బయలుదేరుతాం అని అనుకున్నప్పుడు ఈరోజు బుక్ చేస్కుంటే కొంచెం బెటర్ మేడం నాకు తెలిసి తెలంగాణకు రావాలనుకుంటురు కదా మేడం లేదు మేడం బస్సెస్సు ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఫ్రీ బస్సెస్ పెట్టాడుగా మేడం అట్లా బస్సెస్ మాకు రష్ ఉన్నాయి కనీసం మా తెలంగాణ ప్రజలు పోవడానికి కూడా బాగా ఇబ్బంది అవుతుంది మేడం మాకు రష్ ఎక్కువ ఉండటం వల్ల మీరు ట్రైన్ ట్రైన్లోనే వస్తే మంచిది అని అనుకుంటున్నాను మేడం తెలంగాణకి అయితే ట్రైన్ అయితే అంత రష్ ఉండదు మేడం ఎందుకంటే కచ్చితంగా ఒక సీట్ అనేది కేటాయిస్తారు తెలంగాణకి రావటానికి అయితే ఎంత దూరమైనా మళ్ళీ ల బస్సులో అయితే నుంచొని రావాల్సొస్తుంది కదా అదే ట్రైన్లో కూర్చొని అయితే మొత్తం చూసుకుంటూ రావచ్చు అని నా అభిప్రాయం మేడం ఆహా లేదు లేదు మేడం టికెట్స్ అంత ఎక్కువ ప్రైజ్ ఏముండదు బస్సు కంటే తక్కువనే ఉంటుంది టికెట్ కంటే తక్కువనే ఉంటుంది మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకుంటేనేమో మా వెబ్సైట్లు ఉంటాయి కదా మేడం రైల్వే స్టేషన్ అని అందులోకి వెళ్ళి మీరు ఒక రోజు ముందే బుక్ చేసుకోవాలి లే లేదు మేము ఆన్లైన్లో బుక్ చేసుకోము అని అంటే మీరు ఒక గంట ముందు స్టేషన్కి వచ్చి ఈరోజు స్టేషన్లో టికెట్ తీసుకోవాల్సి వస్తుంది ఆ చేసుకోవచ్చు మేడం రేపు బయలుదేరుదాం అనుకుంటే ఇవాళ చేసుకోండి ఆ ఓకే అండి